నేను ఉద్యోగం చేస్తున్నానంతే అంతే కాకుండా ఉద్యోగం అనేది నా మనీ కోసం మనీ కోసం మేం ఫైనాన్షల్గా లోన్ ఉన్నాం కాబట్టి నాకు మనీ అవసరం మనీ కోసం నాకు ఉద్యోగం అనేది చాలా అవసరం అంతే గింతే కా అంతే కాకుండా నా అభిరుచులు అనేటివి వేరే నా ఉద్యోగం అనేది వేరే నా అభిరుచులు ఏంటంటే నాకు డాన్సింగ్ అనేది చాలా ఇష్టం డాన్సింగ్ చేస్తూ యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టి ఫేమస్ అవ్వాలని నా కోరిక బాగా ఆశక్తి ఉంది యూట్యూబ్లో ఛానల్ పెట్టాలని అది కూడా నా డాన్స్ వీడియోస్ పెట్టడం అనేది నేను డ్యాన్స్ చేసుకుంటూ షార్టులు చేసుకుంటూ యూట్యూబ్లో పెట్టడం అనేది నాకు ఆసక్తి డాన్స్ అనేది నా అభిరుచి చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం అనేది అట్లా పెట్టడం వల్ల వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి కొంచెం ఫేమస్ అవుతాం అంటే ఫేమస్ అవ్వడంతోనె పాటు కొన్ని సినిమాల్లోకూడా మనకి చాన్సుల్లోస్తాయి అది మన కెరియర్గా అవుతుంది మన అభిరుచులని మన ఆశక్తులనీ కూడా మనం కెరియర్గా మలుచుకోవచ్చు అలా మలుచుకోవడం ద్వార మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది అంతే అంతే కాకుండా మనం చాలా హ్యాపీగా ఉంటాము మనకి నచ్చింది మనం చేస్తాము కాబట్టి మనం మనం మస్త్ హ్యాపీగా ఉంటాము అందుకోసమే నాకు కెరియర్ వ్ పరంగా వేరే అభిరుచులు ఉన్నాయి ఉద్యోగం అనేది మనం ఇప్పుడు ఫైనాన్ష్యల్గా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఎందుకంటే ఇంట్లో సహాయం చేయాలి కాబట్టి అమ్మ నాన్నకు ఉద్యోగం చేయడం చాలా ఇష్టం కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను అది కూడా నా అవసరాలు తీర్చుకోడానికి అవె అభిరుచులు ఆశక్తులు అనేవి నా పర్సనల్ ఎందుకంటే ఆ అభిరుచులు ఆశక్తులు అనేవి వేరే విధంగా ఉంటాయి అవి అభిరుచులను ఆశక్తులను మనం కెరియర్గా గూడా మలుచుకుంటూ మనీ సంపాదించుకోవచ్చు